అ అవును సార్ చెప్పండి సార్ ఆ ఓకే సర్

అ ఆ ఉంది సార్ తప్పకుండా ఇప్పుడు ఎల్జి కంపెనీదే వచ్చి ఎక్కువ మూవ్ అవుతోంది అన్నమాట చాలా కస్టమర్స్ ఈ మధ్య అదే అడుగుతున్నారు ఎందుకంటే మిగతా కంపెనీతో పోల్చుకుంటే ఎల్జి ఇప్పుడు బెస్ట్గా ఉంది అన్నమాట మార్కెట్లో మీకు వచ్చి వాషింగ్ మెషిన్ టాప్ లోడ్ కావాలా ఫ్రంట్ లోడ్ కావాలా సార్ ఆ ఓకే సార్ తరువాత వచ్చి ఫ్రిడ్జు సింగల్ డోర్ డబల్ డోర్ ఉంది మీరు ఏది ప్రిఫర్ చేస్తారు సార్ డబుల్ డోర్లో ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయి లాస్ట్ వీక్ చాలా మోడల్స్ వచ్చాయి కలర్స్ కూడా చాలా ఏపీటైసింగ్గా ఉంది తరువాత వచ్చి టీవీ ఎంత ఇంచిది కావాలి సార్ ఓకే సార్ బెస్ట్ సెలక్షన్ సార్ ఇప్పుడు ద పిక్చర్ క్వాలిటీ కానీ తరువాత వచ్చి కొన్ని ఫీచర్స్ అన్ని యాడ్ చేశారు కొత్తగా చాలా బాగుంది తర్వాత ఏసి మీకు ఎన్ని టన్నుది కావాలి సార్ తప్పకుండా సార్ దేనికి మీకు ఇన్వర్టర్ అవసరం లేదు అనింటికి ఇన్బిల్ట్లో ఉంటుంది మీరు కావాలంటే టీవీకి పెట్టుకునే పని అయితే పెట్టుకోవచ్చు ఎందుకంటే మీరు డిస్కనెక్షన్ ఇస్తారు కాబట్టి అది కొంచెం మళ్ళీ వర్షం పడినప్పుడు అలా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లెమ్ కొంచెం ఉంటుంది కాబట్టి టీవీ వరకు మాత్రం మీరు ఇన్వర్టర్ తీసుకోండి మిగతా దానికి అవసరం లేదు ఇన్బిల్ట్గానే ఉంటుంది సార్ ఆ టీవీకి కూడా ఇస్తారు ఆ ఇస్తాం సార్ ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఆఫర్ ఉంది కొంచెము మీరు ఒకే కంపెనీ ప్రొడుక్ట్సు నాలుగైదు తీసుకుంటే మేం ట్వంటీ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఇస్తాం సార్ ఆ మీరు షోరూంకి వచ్చి అదే సార్ షోరూంకి వచ్చి మీరు మోడల్ అన్ని సెలెక్ట్ చేసెయ్యండి తర్వాత మీ అడ్రస్ ఇచ్చారంటే మేము ఫ్రీ డెలివరీ చేస్తాము సార్ మీ ఇంటికి సర్వీస్ సెంటరు మాతో టైఅప్ అయి ఉండి కొన్ని సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి సార్ మీకు ఏ ప్రాబ్లెమ్ వచ్చినా మాకు కాల్ చేసారంటే మేం సర్వీస్ పర్సన్ని మీకు పంపిస్తాము సరేనా

ఆ ఓకే సార్ ఆ మీరు కాల్ చేసి రండి నేను అవైలబుల్లో ఉంటాను మీకు మోడల్స్ అన్ని దగ్గరుండి నేనే చూపిస్తాను ఆ ప్రొడక్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లైన్ చేస్తాను మీరు సెలెక్ట్ చేసి చెప్పి వెళ్ళిపోయారు అంటే డెలివరీ పర్సను డెలివరీ టైంలో మీతో వాళ్ళు ప్రొడక్ట్స్తో పాటే వస్తారు మీ ఇంటికి డెలివరీ చేసి అప్పుడు ఇన్స్టాలేషన్ చేసి వెళ్ళిపోతారు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్